పెద్ద వాళ్ళు వృద్దులు ఏమో దైవ దర్శనం కొని బుద్ధుని ఆలయం కానీ లేదా తిరుముల దేవ తిరుపుల దేవస్థానం కానీ సింహాచలం కానీ ఇలా మైసమ్మ గుడికి వెళ్తే వాళ్ళకి ప్రదక్షిణాలు చేయడము ప్రవచనాలు వినడము అక్కడ మనశాంతిగా మనశాంతిగా నిర్మలంగా ఉంటుంది స్టూడెంట్స్కు కానీ కాలేజ్ పిల్లలకి కానీ యూత్కి కానీ ఆఫీస్ వర్కర్స్ కానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ కానీ ఇలా ఆఫీస్ నుంచి రాగానే అలాగ బీచ్ కానీ ఎక్కడైనా పచ్చని పొలాలకు కానీ పచ్చని చెట్లు కానీ అలాగే సముద్రాలు కానీ వైపు వెళ్తే ఒక గంట కనీసం గాలి పట్టినట్టు ఉంటే అక్కడ మనసు ప్రశాంతంగా సరదాగా బయటికి వెళ్తే అలా సరదాగా మైండ్ రిలీఫ్గా ఉంటుంది అరకు అరకు వెళ్ళాం మేడం అక్కడ ప ఆ అక్కడ పచ్చని చెట్లు కాఫీ తోటలు మరియు గంజాయి మొక్కలు రకరకాల మొక్కలు ఉంటాయి మళ్ళీ పండ్లు చెట్లు మళ్ళీ చాలా రకములైన మొక్కలు పూల మొక్కలు పండ్ల చెట్లు కావాల్సిన ఔషదాలన్నీ దొరుకుతాయి మళ్ళీ వాతావరణం కూడా చాలా చల్లగా కూల్గా ఉంటుంది అక్కడా చాలా మనం మనిషికి కావాల్సిన మెడిసిన్ మందులు కూడా తయారవుతాయి అక్కడ చాలా చల్లగా ఉంటుంది మనిషి వాతావరణం కూడా హాయిగా ప్రశాంతంగా మైండ్ రిలీఫ్గా ఉంటుంది ఓకే మేడం